హలో సర్ ఇది మ్యుజియంఆ సార్ మాట్లాడేది ఆ అవును సార్ నేను నేను అడితో ట్రావెల్ చేస్తుంటాను సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే ఇప్పుడు చేరుకున్నాను సార్ ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంని అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ మ్యుజియం అయితే చాలా మంది అయితే చెప్పారు హిస్టోరీకల్ కల్చరల్ గురించి చాలా అయితే ఆ నాలెడ్జ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి అని చెప్పారు సో అందుకోసం అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మ్యూజియంలో ఎలాంటి టైప్స్ ఆఫ్ వస్తువులు కాని ఓల్డెన్ డేస్వి వస్తువులు కాని ఏమైనా ఉన్నాయా సార్ పాతకాలానికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటాయా సార్ చూడటానికి అంటే అరౌండ్ ఏ సెంచరిస్ వరకు ఉన్నాయి సార్ పురాతన వస్తువులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా సార్ ఆ ఓకే సార్ నేను ఏమంటే మీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోకల్ ఫెస్టివల్ గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా సార్ ఆ సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో గ్రాండ్గా చేసుకుంటారుట కదా సార్ సంవత్సరం మొత్తం సంక్రాంతి పండుగనే జరుపుకుంటారట కదా కోళ్ళ పందాలు అవి ఇవి చేసుకుంటారటగా కోళ్ళ పందాలు సంక్రాంతి టైమ్లో విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయి కదా సార్ లొకేషన్ చూడటానికి ఆ ఓకే సార్ అండ్ మ్యూజియంలో అల్ టైప్స్ ఆఫ్ మనకయితే పాత కాలానికి సంబంధించిన వస్తువులు అయితే అన్నీ కనబడతాయి కదా సార్ ఆ మ్యూజియం టైమింగ్స్ చెప్పగలుగుతారా సార్

ఆ అండ్ వర్కింగ్ డేస్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఉంటాయి సార్ ఆ ఓకే సార్ సండే లీవ్ ఉంటుందా సార్ ఆ ఓకే సార్ రేపు అయితే ఓపెన్ అయి ఉంటుంది కదా సార్ ఆ ఓకే సార్ రేపు విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను సార్ విజిట్ అయ్యాక మీరే గైడ్స్ ఉంటారు కదా సార్ దగ్గరుండి ఎక్స్ప్లేయిన్ చేసేవాళ్ళు ఆ ఓకే సార్ నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అండ్ అందు అందులో కొంచెం నాలెడ్జ్ అయితే గైన్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ లోకల్ ఫెస్టివల్స్ గురించి కూడా ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి లోకల్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి అండ్ అన్నింటిలో అనింటికంటే పెద్ద ఫెస్టివల్ ఏది ఆంధ్రప్రదేశ్లో అలా తెలుసుకుని కొంచెం నాలెడ్జ్ అనేది గైన్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకనే విజిట్ అవుదాము అనుకుంటున్నాను సార్ ఆ ఓకే సార్ థ్యాంక్ యూ సార్